మేడం ఎవరు అండి

అవును మేడం అవును అండి ఓకే అండి ఓకే మేడం థ్యాంక్స్ మేడం ఓకే అండి ఓకే అండి

అదే ఎంత మంది వస్తారు మేడం ఒక్కదానివే ఉంటారా ఓకే అండి మీకు ఉంటుందా అండి ఓకే అండి అరెంజ్ చేస్తాము మేడం మీరు అంటే మీరు వన్ వీక్ ఉండేలాగా మేడం వన్ వీక్ ఎక్కడ ఉంటారు మేడం రాజమండ్రిలోనే ఉంటారా అండి

ఓకే మేడం అంటే మీకు వన్ వీక్ ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తున్నారు కాబట్టి నె మా దగ్గర షెడ్యూల్ ఉంటుంది మేడం అంటే మేము వన్ మంథ్ షెడ్యూల్ వన్ వీక్ షెడ్యూల్ త్రీ డేస్ షెడ్యూల్ అలా ఉంటుంది మాకు ఈ ఆంధ్రప్రదేశ్ లో తిరగడానికి షెడ్యూల్ పంపిస్తాను మీకు నేను వన్ వీక్లో ఎక్కడ ఎక్కడ తీసుకెళతామో ఆ హోటల్ ఎంత అవుతుందో ఆ హోటల్ మీరు ఏ హోటల్ తీసుకుంటారు అంటే మనకి ఫోర్టీన్ హండ్రడ్ అలాగే ఫోర్ హండ్రడ్ నుంచి కూడా హోటల్ అవైలబుల్లో ఉంది మేడం అన్నీ హోటల్ రూమ్స్ అవైలబుల్గా ఉంది సో మీ ఇష్టం మేడం అది మీరు ఫోర్ హండ్రడ్ది తీసుకుంటా అంటే మీ ఇష్టం అది లేకపోతే ఫోర్టీన్ హండ్రడ్ది తీసుకున్నా మీ ఇష్టం మేడం మేము మేము మాత్రం మా రూమ్స్కి తీసుకెళ్తాము ఎటువంటి ఇబ్బంది ఉండదు మేడం మేము ఆల్రెడీ మాకు వచ్చిన కస్టమర్స్ అందరినీ అక్కడికే తీసుకువెళ్తాము అక్కడ ఉండే షెడ్యూల్ బట్టి రోజుకీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి తీసుకెళతం మేడం

లేదు మేడం మారరు మేడం వన్ వీకు కలిసి ఒకళు ఉంటారు మేడం మేము వాళ్ళని కూడా అరెంజ్ చెస్తాము వాళ్ళకి కూడా రూమ్ అరెంజ్ చేసి మీ దగ్గరకి మీ రూమ్కి మీరు ఎక్కడకి వెళ్ళాలి అన్నా మేము మేము ఏదైతే షెడ్యూల్ మేము అరేంజ్ చేసామో అ టైమ్కి ఆ టైమేకి అక్కడకి తీసుకెళుతూ ఉంటారు మేడం అలా ఉంటుంది షెడ్యూల్ అంతా మీ వాట్సాప్ నంబర్ ఇదేనా మేడం ఈ వాట్సాప్ నెంబర్కి మా షెడ్యూల్ అంతా పంపిస్తాము అడిగి మీకు ఏ డ్రైవర్ వస్తాడో అలాగే ఏ కార్ పంపిస్తామో మీ అన్ని మీకు డిటైల్స్ పంపిస్తాను నేను ఓకే మేడం